కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాలో ఒకటి ఇది ఒక వ్యవసాయ జిల్లా మరియు వ్యవసాయం జిల్లా ఆర్థిక వ్యవస్థను ప్రధాన పాత్ర పోషిస్తది కాకినాడ జిల్లాలో పండించే ప్రధాన పంటలు ఏంటంటే వరి పప్పు ధాన్యాలు కూరగాయలు పత్తి వరి ఖరీఫ్ సీజన్ లో ప్రధాన పంట మరియు పప్పు ధాన్యాలు కూరగాయలు మరియు పత్తి రవి సీజన్ లో ప్రధాన పంటలు కాకినాడ జిల్లాలో పెంపకం చేయబడే ప్రధాన పశువులు మేకలు గొర్రెలు కోళ్ళు మేకలు జిల్లాలో ప్రధాన పశువుల జాతి మరియు వారు పాలు మాంసం మరియు చర్మం కోసం పెంపకం చేయబడతారు కాకినాడ జిల్లాలో నీటిపారుదల ప్రధానం గా కాలువలు చెరువులు మరియు బావుల ద్వారా జరుగుతుంది సుబ్బారెడ్డి సాగర్ అల్లూరి సీతారామరాజు సాగర్ కూడా జిల్లాలకు నీరు సరఫరా చేయబడుతుంది కాకినాడ జిల్లాలో వ్యవసాయంలో సాంకేతికత విస్తృతంగా ఉపయోగించబడుతుంది ట్రాక్టర్లు ఇరిగేషన్ సిస్టంలు మరియు విత్తనాలు ఎరువులు యొక్క మెరుగైన రకాలు వ్యవసాయ ఉత్పాదికతను పెంచడంలో సహాయపడుతున్నాయి ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు ఏమిటంటే కాకినాడ జిల్లాలో ప్రధానమైన పంట వరి కందిపప్పు మినుములు ఇంకా పప్పు ధాన్యాలు పండిస్తారు క్యారెట్లు బంగాళదుంపలు ఉల్లిపాయలు పంపి పండిస్తారు పత్తి కూడా పండిస్తారు